హలో మేడం సుస్మిత ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ మాట్లాడేది టూర్కి వెళ్ళాలి అనుకుంటున్నాం మేడం ఒక టెన్ మెంబెర్స్ వెళ్ళాలి అనుకుంటున్నాం మేడం మాకు ఏమన్నాఫెసిలిటీస్ మీరు ఏమైన చూడగలరా మేము కాకినాడలో ఉంటాం మేడం వైజాగ్ వెళ్ళాలి అనుకుంటున్నాం అక్కడ బీచ్ అవన్నీ చూడడానికి మేము అక్కడ ఒక ఫైవ్ డేస్ స్టే చేస్తాం మేడం ట్వంటీత్ వెళ్ళి ట్వంటీయత్ వెళ్ళి ట్వంటీ ఫైవ్ వరకు అక్కడ ఉంటాం మేడం ఒక్కసారి చెక్ చేయండి మేడం చెప్పండి మేడం

ఏసీ పెట్టించండి మేడం ఏసీ బస్సు కావాలి ఎక్స్ట్రాగా ఇంక ఏమి అవసరం లేదు మేడం మాకు అయితే మొత్తం అక్కడ ప్లేసెస్ మొత్తం చూపించాలి ఇద్దరు డ్రైవర్స్ని పంపించండి మేడం ఒక ఫైవ్ డేస్ కదా సరే వస్తాం మేడం చెప్పండి మేడం సరే మేడం ఫార్టీ థౌసండ్ మేడం డిస్కౌంట్ ఏమి లేదా మేడం మరి అలా అయితే ఎలా మేడం కొంచెం తగ్గించండి సరే మేడం ఓకే అయితే ఏ టైంకి పంపిస్తారు మేడం కార్ బస్సు చేస్తాం మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం